తెలుగు మాట్లాడే ప్రజలు తరచు చెప్పుకునే కథలు ఇతిహాసాలు అనేకం ఉన్నాయి వీటిలో పౌరాణికం లోకగాధలు జానపద సారీ జానపద కథలు మరియు సామాజిక సందేశాలు ఉన్న కథలు కూడా ఉన్నాయి ప్రసిద్ధ కథలు మరియు ఇతిహాసాలు ఇవే ఇందులో రామాయణము మహాభారతం శ్రీకృష్ణుడి చరిత్ర భక్తపద కథలు పంచతంత్ర కథలు ఇవి పిల్లలకి నీది బోధిస్తుంది ఇంకా చాలా ఉపయోగపడే జానపద కథలు ఉన్నాయి

మంచి పాఠాలు కూడా పిల్లలకు నేర్పిస్తాయి బుర్రకథ చూస్తే ఇది సర్వసాధారణంగా పల్లెల్లో నివసించే జానపద కళారూపము జోకులు నీతి బోధలు ధర్మ సందేశాలు కూడా ఉన్నాయి